హలో అన్నయ్య నేను మిగిలిన వారం మీ దగ్గర ఒక బుక్ కొనుగోలు చేశాను కానీ అది తప్పుగా వచ్చింది దీన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా నేను డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బుక్కు అడిగాను కానీ మీ స్టోర్ నుండి మైక్రో కంట్రోలర్స్ బుక్కు వచ్చింది ఇప్పుడు నేను సిలబస్ ప్రకారం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బుక్కు కావాలి నిన్ను నమ్మి బిల్లు దాచుకోలేకపోయాను కానీ ఇది మీ స్టోర్ నుంచి కొనుగోలు చేశాను ఇంకా మంచి కండీషన్లోనే ఉంది మా ఆన్లైన్ రికార్డ్స్ చెక్ చేసి చూడండి చాలా బాగుంది దయచేసి సహాయం చేయండి నేను స్టూడెంట్ని నాకు ఇప్పుడు సరైన బుక్ అవసరం థ్యాంక్స్ నేను ఎప్పుడు వచ్చి కొత్త బుక్ తీసుకోవచ్చు ఆ సమస్య ఉండదు అన్నయ్య నేను చాలా జాగ్రత్తగా వాడాను సరే నేను పది నిమిషాల్లో వచ్చేస్తా ధన్యవాదములు మీ సహాయం చాలా ఉపయుక్తంగా ఉంది ఓకే